హలో మ్యాడమ్ మీకు ఏసీ రిపేర్ ఉంది అన్నారు కదా మ్యాడమ్ మేము ఏసీ రిపేర్ చేసే వాళ్ళం వచ్చాం మ్యాడమ్ ఇక్కడ ఎక్కడ మ్యాడమ్ అక్కడ ఉన్నాం మ్యాడమ్ చూచ్ చూడండి కొంచెం వస్తున్నాం మ్యాడమ్ మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ కంప్లైంట్ ఏంటి అవునా ఓకే సర్వీసింగ్ ఎప్పుడు చేయించారు మ్యాడమ్ ఏసీ కొని ఎన్ని సంవత్సరాలు అయ్యింది మ్యాడమ్ పది ఏళ్ళలో రెండు మూడు సార్లు చేయించారా మ్యాడమ్ అదేంటి మ్యాడమ్ అలాగా అవునా మ్యాడమ్ మరి అలాంటప్పుడు కంపల్సరీ చేయించాలి కదా మ్యాడమ్ ఒకసారి సర్వీసింగ్ చేయించి వాడడం మొదలు పెడితే బాగుంటుంది అవునా మ్యాడమ్ సరే మ్యాడమ్ అయితే అప్పుడప్పుడు మీరు క్లీన్ అయిన చేయాలి మ్యాడమ్ క్లీన్ చేసుకుని వాడతు ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది బాగా పనిచేస్తుంది మ్యాడమ్ అలాగా ఏసీ వదిలేస్తున్నారా ఏంటి ఎప్పుడు రోజు ఇంకా అలాగా ఆపట్లేదా ఆపకుండా ఉంచుతున్నారా ఏసీని అలాగా రోజంతా మరి ఆపాలి కదా మ్యాడమ్ ఎలాగైనా వేడెక్కిపోతుంది కదా కరెంట్ అన్నది పాస్ అయిపోతే ఆటోమేటిక్గా వేడెక్కిపోద్ది కదా మ్యాడమ్ ఆపుతు ఉంటే మీరు

అవును మ్యాడమ్ అటువంటి లోపల వైర్లు ఏమైన అవి స్ప్లింట్ అయ్యాయి ఏమో చూసుకుని చేద్దాం మ్యాడమ్ కొంచెం సర్వీసింగ్ చేస్తే అయిపోద్దిలేండి ఇంకా ఏమి కంప్లైంట్ లేదు కదా మ్యాడమ్ అందులో కాలిన వాసన ఏమన్న వచ్చిందా లేదు కదా ఏసీ ఒకటి అవునా మ్యాడమ్ ఓకే అయితే మీకు ఏసీ తక్కువ వస్తుంది అంతే అంటే కూల్ లేదు తక్కువచ్చి అలాగా కూల్ నెమ్మదిగా అలాగా కూలెక్కిపోతుందా మ్యాడమ్ అసలు కూలింగ్ అవ్వట్లేదా ఓకే సరే మ్యాడమ్ అయితే చూస్తాను మ్యాడమ్ సరే మ్యాడమ్ ఓకే